హలో మేడం మీ సైడు ఏమి పండుతాయి మేడం మా సైడ్ అంటే నల్ల మట్టి రైస్ అవే పండుతాయి మేడం అందుకు అగుతున్నాను ఏమి ఏమి పండుతాయి ఏంటాని ఓకే మేడం